వ్యవసాయ కార్యకలాపాలలో సాంకేతికత గురించి మాట్లాడుకుంటే సాంకేతికత చాలా పెరిగింది అయితే పత్తి మంది చల్లడం కోసం మిషన్స్ రావడం మనం వెనకాల వీపుకు వేసుకొని ముందు చల్లడం అట్లాంటివి గాక ఇప్పుడు కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి డ్రోన్ల తోటి డ్రోన్ల తోటి వ్యవసాయం వ్యవసాయం చేసేటప్పుడు వాటిని విని వినియోగించడం వాటిని వాడడం వాటి వాటితో డ్రోన్స్ డ్రోమ్స్తో మందులు మందులు కలిపి డ్రోన్స్ తోటి గాలిలో వాటిని మందును విసర్జించడం వల్ల చెట్ల పైన మందు పడడం వల్ల చెట్లకు పత్తి పత్తి చెట్లకు కాని వివిధ రకాల వరి పంటకు కాని పైనుంచి డ్రోన్ల తోటి మందులు చల్లడం వల్ల ఏందంటే వాటి పైన ఉన్న పురుగులు కాని గడ్డి గడ్డి పెరిగితే గడ్డి కూడా నా పెరగకుండా చేయడానికి ఇట్లాంటి మందులు చాలా బాగా పాత్ర మంచి పాత్రను కొనసాగిస్తాయి వ్యవసాయ డ్రోన్లు నిలువ వ్యవసాయ సాంకేతికత అంటే సాంకేతికత ఇప్పుడు చాలా పెరిగింది వ్యవసాయం కి ఇప్పుడు నాటు వేయడానికి కూడా వివిధ రకాల పద్ధతులు వచ్చాయి నాటు వేయడానికి ఏందంటే నాటు వేయడానికి వాటికి కూడా ఇట్లా బండి బండితోనే నాటు వేసే పద్ధతి వచ్చింది బండి తోటి న ఒక్కరే నడుపుతూ నాటు వేస్తూ ఉండడం ఒకేసారి ఒక బండి పైన నారును పెట్టడం వల్ల ఏంది అంటే పదిమందితో వేసే నాటు ఒక ఒకరే బండి తోటి నడిపి దాన్ని నాటు వేసే పద్ధతి నారును పండించే పద్ధతి ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తుంది బాగా వ్యవసా వ్యవసాయంలో అది బాగా మంచి పాత్రను పోషిస్తుంది ఇప్పుడు దాన్ని వ్యవసాయం చేసే వాళ్ళు కొంచెం ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు దాని వల్ల ఏందంటే కొంచెం మనీ సేవింగ్స్ అవుతాయి దానివల్ల ఏందంటే రోజు వారి వేతన కార్మికులకు టెక్నాలజీ పెరగడం వల్ల వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే డబ్బుతో వాళ్ళకి ఇచ్చే డబ్బు ఎక్కువ వెళ్తుంది నాటు వేసే వాళ్ళకి దీని ఇప్పుడు ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినాంక ఏందంటే దీనికి ఖర్చు తక్కువ అవడం వల్ల ఇట్లాంటి టెక్నాలజీస్ ముందుకు రావాలని జనాలు కోరుకుంటున్నారు